బ్యాంకు అనేది ఒక ఆర్థిక సంస్థ ఇక్కడ వినియోగదారులు డబ్బును సురక్షితంగా దాచుకోవచ్చు లేదా రుణం తీసుకోవచ్చు బ్యాంకులు తమ డబ్బు నిలవను పెంచుకోవడానికి డబ్బును పెట్టుబడి పెడతారు బ్యాంకులు చట్టాల ద్వారా నియంత్రించబడుతుంది బ్యాంకు చట్టాలు వేరువేరు దేశాల్లో విభిన్నంగా ఉంటాయి బ్యాంకుల్లో పనిచేసే వారిని బ్యాంకు ఉద్యోగులు అంటారు వినియోగదారులు రుణాలు పొందడానికి సెక్యూరిటీగా ఏదైనా తనఖా పెట్టవలసి ఉంటుంది వినియోగదారులు బ్యాంకులో డబ్బును సురక్షితంగా దాచుకోవటంలో పాటు దాచుకున్న డబ్బును వడ్డీకి పొందవచ్చు బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఇస్తాయి వినియోగదారులు తమ డబ్బును ఒకచోట నుండి మరియొక చోటుకి మార్పు చేసుకొనుటకు బ్యాంకులు సహకరిస్తాయి నాణాలు నోట్లు మార్పిడికి బ్యాంకు సహకరిస్తాయి బ్యాంకుల్లో మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ క్లర్కు మరియు హెల్పర్ ఇలాంటి పోస్ట్లు ఉంటాయి అదే విధంగా డబ్బు ఇచ్చేవారు మరియు డబ్బు తీసుకునే వారు కూడా ఉంటారు ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి నాకు మేనేజర్ పోస్ట్ అంటే చాలా ఇష్టం మేనేజర్ అవ్వాలి అంటే డిగ్రీ చదివి ఉండాలి మరియు బ్యాంకులు కొన్ని వ్రాత పరీక్షల ద్వారా వారిని సెలెక్ట్ చేసుకుంటారు మరియు ఒక బ్రాంచ్కి బ్యాంక్ మేనేజర్ అవ్వాలంటే చాలా కృషి చేయాలి అదేవిధంగా బ్యాంకు పనులు సకాలంలో జరిగేలా చూడాలి కొన్ని వ్రాత పరీక్షలు వ్రాయాలి ఎస్బిఐ మరియు ఐబీపీ ఐబీపీఎస్ మరియు కొన్ని బ్యాంకులు వ్రాత పరీక్ష ద్వారా వారిని సెలెక్ట్ చేసుకుంటారు మరియు ఐదు సంవత్సరాలు ఆ బ్యాంకులో పని చేసిన తరువాత బ్యాంక్ మేనేజర్గా అవకాశం ఇస్తారు బ్యాంక్ మేనేజర్ పాత్ర చాలా కష్టంగా ఉంటుంది అంతా బ్యాంకు వారి చేతిలోనే ఉంటుంది వారి క్రింద ఉన్న పని వారితో సకాలంలో పనులు చేపించి వారికి కావలసిన వస్తువులు మరియు వారికి కావలసిన వస్తువులను టైంకి మేనేజర్ చూసుకుంటారు మాకు మా పిల్లలకు బ్యాంకు విషయంలో ఎంతో ఇష్టపడతాను అదేవిధంగా మా పిల్లలని మంచిగా చదివించి బ్యాంకు ఉద్యోగాల్లో ఉద్యోగం వచ్చేటట్టుగా నేను వారిని చదివిస్తాను